ఆంధ్రప్రదేశ్లో కళలు హస్త కళల రంగం కళలు హస్త కళలలో విద్య శిక్షణ సమస్యను పరిష్కరించడానికి పాఠ్య పుస్తకాలల్లో విద్యార్థులకు పాఠాలను ప్రవేశపెట్టాలి అలాగే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం ద్వారా సరైన అవగాహన ఏర్పడుతుంది అలాగే టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు శిక్షణ చెక్క చేతి పనులు వాటర్ కలర్ పెయింటింగ్ మొదలైన రంగాలలో శిక్షణ ఇవ్వడం కూడా ప్రవేశపెట్టవచ్చు